నౌ బీఇంగ్ రికార్డెడ్ నమస్కారమండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నాను వాటి గురుంచి థ్యాంక్ యూ వాటి గురించి వివరించి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీని కట్ కట్టిద్దాం అనుకుంటున్నానండి మీ కుటుంబంలో ఎంతమందుంటారండీ ఏం లేదండి ఈ పాలసీలు మీ పిల్లలకు కూడా వర్తిస్తాయి ఇప్పట్నుండి మీరు వారికోసం డబ్బుని జమా చేయవచ్చు

పెద్దవారు అయినప్పటకి వారి పెళ్ళికోసం లేదా పెద్ద చదువు చదువులు చదవడానికి మీ మీరు ఉపయోగపడతాయి మీ పిల్లల పేరుతో పాలసీ అంటే పది పదిహేను సంవత్సరాలండీ లేదా ఇరవై సంవత్సరాలు లాంగ్ టర్మ్ పాలసీలు ఉంటాయండి లేదండి అందులో మనం కట్టేది పదిహేడు సంవత్సరాల వరకు కడతాం తరువాత కట్టవలసిన అవసరం లేదు కంపెనీయే చూస్కుంటుందండి కొంతసమయం పడుతుందండి అంటే మూడు నెలలు వ్యవధిలో ఇస్తారు

సంవత్సరానికి మీరు కట్టేదానికి త్రీ మూడు శాతం వస్తుందండీ వడ్డీ సరేనండి నా నెంబర్ రాసుకోండి తొమ్మిది తొమ్మిది

రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఇదేనండి నా నంబరు మీకు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చెయ్యండి ఉంటానండి